హలో ఇవాళ చెప్పండయ్యా ఏం వంట ఈరోజుకి అలాగేనయ్యా అయితే వంకాయ కూర చేద్దాం వంకాయ అల్లం పచ్చిమిరపకాయ మన వైపు చాలా ప్రసిద్ధమైనది అలాగే కందా బచ్చలి ఆ కూర కూడా చాలా బాగుంటుందయ్యా అందుకని మరి మీరు వచ్చేటప్పుడు కొద్దిగా వంకాయలునూ కందా తీసుకురండే బచ్చలి కూర సరిపోతుంది ఇప్పుడు ఆరుగురు అంటున్నారు కదా వాళ్ళతో కలిపి ఒక పదిమంది ఉంటాము అందుకని బియ్యం కూడా ఈ పూటకి సరిపోతాయి స్వీట్ ప మన తీపి పదార్థం ఏం చేయమంటారు కానీ రాత్రిపూట భోజనాల్లోకి మైసూర్ పాక్ ఏం బాగుంటుంది ఏ ఇంకేమైనా కొంచెం తీపి పదార్థం గులాబ్ జామున్ అలాగా

అలాగేనయ్యా మామిడి అల్లం పచ్చడి చేసుకుందామయ్య మామిడి అల్లం ఇప్పుడు మామిడి కాయలు వచ్చే టైం కదా మనందరికీ కూడా ఇష్టమైన పచ్చడి అవుతుంది ఇది అది చేసుకుందాం ఉన్నాది ఉన్నాది ఇంకోకటేమో పులుసు ముక్కల పులుసు పెడదాము అది మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేకమైన వంటకం కాబట్టి ముక్కల పులుసు పెడదాం తర్వాత మన ఇంట్లో తోడు పెట్టిన పెరుగు ఉంది కాబట్టి అది పెరుగు అందరికి వడ్డన సరిపోతాయా ఇంకేమైనా చెయ్యమంటారా అలాగే తప్పకుండా అయ్యా అలాగే చేస్తాను అలాగే కంద వంకాయ మాత్రం మర్చిపోకుండా తెండయ్య సరిపోతాయి పొడుగు వంకాయలు అయితేనే మనం చేసే మన ఆంధ్ర వంట చాలా రుచిగా ఉంటాయి సరేనయ్యా